హలో హలో ఆటో డ్రైవర్ సురేష్ గారా అండి నేనిక్కడ సికింద్రాబాద్ వారాసిగూడ నుంచి మాట్లాడుతున్నా అది మనం నైట్ నాకు టెన్నో క్లాక్కి కాచిగూడాలో ట్రైనుంది అయితే నువ్వెప్పుడొస్తావు ఎగ్జాక్ట్లీ టెన్నో క్లాక్కుంది వారాసిగూడాలో ఇక్కడ మన మోర్ మార్కెటుందా మోర్ మార్కెట్ దగ్గర అక్కడే అక్కడే అయితే మనం ఎలా ఎలా ఎలా వెళ్దాం మనం రూట్ ఎలా ఎక్కడ ట్రాఫిక్ లేకుండా రూట్ ఎక్కడ ఎలా వెళ్తాం అక్కడ ఏ ఎందుకంటే నేను ట్రైన్ బుక్ చేసుకున్నాను నేను మద్రాస్ వెళ్తున్నా అది మనం కొంచెం ఎర్లీగా వెళ్తే కొంచెం బాగుంటుంది ఎయిటో క్లాక్కి ఎయిట్ థర్టీకీ అట్లా స్టార్ట్ అవుదామా మనం ఎందుకండి ఇవాళ సాటర్డే కదా సాటర్డే ఇట్లా కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అందుకనే నేను చెప్తున్నా మీకు

నేను వెయిటింగ్ ఏం లేదు బాబు నేను నన్ను స్టేషన్లో దింపేస్తే నేను అక్కడ వెయిట్ చేసుకుంటాను ఎయిట్ తర్టీకి ఎగ్జాట్లీ ఎయిట్ తర్టీకి వచ్చేసేయి సరేనా ఓకే ఓకే త్యాంక్ యూ చూసి ఇస్తాను నేను వచ్చేయి సరేనా ఓకే